అవునండి ఓకే అండి చెప్పండి అంటే మీకు ఏ ఏ రకాల పూలు కావాలో చెప్తే మా దగ్గర ఉన్నాయో ఓకే అండి సరే అండి అలాగేనండి అంటే ఇప్పుడు వివాహాల సమయం కదండీ దాని గురించి పూల రేటు చాలా ఎక్కువున్నాయండి మాకు కూడా పైనుండి దిగుమతి అవుతాయి కదా దానివల్ల వాటి ధరలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు వాటన్నిటికి సరే అంటే మేము మీకు పూలు మేము ఏంటి సరఫరా చేయడం అనేది జరుగుతుందండి మీకు ఇష్టమేనా అండి మరి

అవునండి మీరనేది కరక్టే కాకపోతే ఇప్పుడు పెళ్ళిళ్ళు టైం కదా అండి దానిగురించి ఏంటంటే మాకు కూడా ఏంటి బాగా గిరాకీగా ఉన్నాయండి రేట్లు వాటి ధరలు కూడాను మీరు చెప్పిన పూలన్నీ మా దగ్గర దొరుకుతాయి కాకపోతే కొంచెం అది నాకు పెళ్ళిళ్ళు సమయం కదండీ దానిగురించి కొంచెం ధరలు ఎక్కువ మీరే కొంచెం చూసి వేస్తాం లేండి ధరలు కొంచెం అటుఇటుగా అలాగేనండి తప్పకుండ పంపిస్తాము ఇంకా ఇంకా ఏమైనా రకాలు కావాలా అండి అవే కాకుండాను బంతి చామంతి కనకాంబరాలు జాజులు మల్లెలు చెప్పారండి అలాగేనండి ఇంకా అది అలంకరణకి పె పెళ్ళి మండపం అలంకరణకి మీకేమన్నా అది ఏమన్నా పువ్వులు ప్రత్యేక అదేనండి ప్రత్యేకమైన పువ్వులు ఏమైనా కావాలా అవి కూడా తెప్పించమంటారా ఓకే అండి అంటే కొంచెం రేట్ ఎక్కువైనా పరవాలేదా అండి సరే అండి తప్పకుండా తెప్పిస్తానండి మీకు అలాగేనండి మీకు ఆ ధరలు చూసి మీకు వేస్తామండీ సరేనా అలాగేనండి అలాగేనండి సరే అండి